మొట్టమొదటిగా మేము వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలు ఏంటి అవసరాలు తగ్గట్టు ఎటువంటి వ్యాపారం పెడితే బాగా జరుగుద్ది అని మొదటగా బాగా స్టడీ చేయాలి అలాగే కాకుండా అనుభవగ్యులు దగ్గరికి వెళ్లి ఎలాంటి వ్యాపారం పెట్టాలి ఎలా ఉండాలి ఎక్కడ జనాలు ఎలాగా ఉంటారు ఎక్కువగా కొనటానికి దేనికి ఆసక్తి చూపిస్తారు అటువంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి పట్టి వాటిల మీద ఎక్కువగా ఆలోచించి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి ఉదాహరణకు ఒక రెస్టారెంట్ని ఒక ఊరిలో పెట్టాలంటే ఇక్కడ ఎలాంటి రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడ ఆ రెస్టారెంట్లకి రాబడి ఎలా వస్తుంది జనాలు ఆ మొగ్గు చూపుతున్నారా ఎక్కువగా కొనడానికి అలాగే ఆ రెస్టారెంట్ యొక్క స్థలం మనం రెంట్ తీసుకోవాలా అక్కడ మనం రెంట్ తీ ఓన్గా కట్టేసుకుంటే బాగుంటుందా అలాగే అక్కడ లోకల్గా ఉన్నా రెస్టారెంట్లు క్వాలిటీ ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్ తేడాలు ఎలాగ ఉంటాయి ఎక్కడ బాగుంటుంది మనం ఎలాంటి వెరైటీలు తెస్తే ఇక్కడ జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతారు ఎక్కువగా యూత్ వాళ్ళని ఎక్కువగా ఎలాగా ఆసక్తి పరచాలి ఎలాగ ఫ్యామిలీని బాగా రా ఎక్కువగా టేస్ట్ అందించాలి ఇటువంటి వీటి మీద మనం ఆదాయం చూపించాలి ఖచ్చితంగా మనం వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఖ ఖచ్చితంగా మూలధనం ఖచ్చితంగా అవసరం అవుతుంది ఎందుకంటే మనం అక్కడ బాగా మూలధనం ఎక్కువగా పెట్టడం వల్ల అక్కడ మనం లోన్ తీసుకోవడం అనేది ఎక్కువగా జనాలు వాడే పద్ధతి లోన్ తీసుకుని వ్యాపారంలో పెట్టి అక్కడ అక్కడ ఆ రెన్ ఒక ఇల్లు తీసుకుని అక్కడక్క రెంట్కి అక్కడ చెఫ్లకు ఇలాగ అనేకమైన పద్ధతులు ఉండడం వల్ల ఈ మూలధనాలన్నీ ఎక్కువగా జనాలు బ్యాంకుల్లో పెట్టి వాళ్ళ ఆస్తుల్ని బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి అలాగా ఎక్కువగా మూలధనాన్ని బ్యాంకుల్లో తీసుకుంటూ ఉంటారు ఇది ఇలాగ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది రాబడి ఎక్కువ రావాలంటే నువ్వు ఎక్కువగా ఇన్వెస్ట్ పెడతనే బాగా రాబడి ఎక్కువ వస్తుంది వాళ్ళ సౌకర్యం బట్టే కస్టమర్ల సౌకర్యం బట్టి ఎక్కువ రాబడి వస్తుంది అందుకని మనం ఎక్కువగా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చు పెట్టడం వల్ల అనేకమందిని ఆసక్తికరమైన ఇతరులైన ఎక్కువ మందిని బాగా ఆకర్షవంతులుగా చేసి వాళ్ళని ఆకర్షించి మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు ఇలాగ వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేసుకొని ఇలా మెల్లమెల్లగా అలాగే అభివృద్ధి చెందవచ్చు